ప్రతి ఒక్కరికి నచ్చిన విషయం ఏందంటే గంగమ్మ జాతర కాని దీపావళి కాని బక్రీద్ కాని ఇలా ప్రతి ఒక్క దానికి పాటించే సాధారణ సామాజిక కాని లేదంటే సాంస్కృతిక ఆచారాలు ఎన్నో ఉన్నాయి అలా చిత్తూరు గంగమ్మ చేసేటప్పుడు పొద్దున వేళ నాలుగు గంటల సమయాన గంగమ్మను చిత్తూరు ఊరేగింపు చేసి నాలుగు గంటల సమయంలో గంగమ్మ జాతర ఉన్నప్పుడు ఈ యొక్క నగల వీధిలో ఆ అమ్మను గంగమ్మను కూర్చోబెట్టి అక్కడ ప్రసిద్ధిస్తారు దాని తర్వాత గంగమ్మను కూర్చోపెట్టిన తరువాత ఆ యొక్క గంగమ్మ జాతర చిత్తూరులోని ఒక్క పండుగగా జరుగుతుంది ప్రతి ఒక్క విషయాలు ప్రతి ప్రతి జనాలు ఎక్కడున్నా జనాలు ప్రతి ఒక్కరూ గంగమ్మ జాతరకి వస్తూ ఉంటారు వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చడానికి కోసం గంగమ్మ జాతర దగ్గరికి వచ్చి గంగమ్మతో ఎన్నో వేడుకలు వేడుకుంటారు అలా ఒక గంగమ్మ జాతర ఒక పండుగలా జరుగుతుంది ఒక జాతరలా జరుగుతుంది ప్రతి ఒక్క విషయాలు ఎన్నో ఉన్నాయి గంగమ్మ తల్లి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని అంతేకాకుండా గంగమ్మ జాతరలో ప్రతి ఒక ఇంటిలో ప్రతి ఒక్కరూ ఆ దేవుడికి ఆహారాలు ప్రసాదాలు సమర్పిస్తారు అటువంటి ప్రసాద సమర్పించేటప్పుడు ముందర ఒక పెద్ద అండా లాగా పెట్టేసి ప్రతి ఒక్కరు దాంట్లో వారి యొక్క ప్రసాదాన్ని సేవిస్తుంటారు కానీ ఆ యొక్క ఆహారం మరుసటి రోజు వరకు నిండుగానే ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రసాదాన్ని ఆహారాన్ని గంగమ్మకి నైవేద్యంగా పెడుతుంటారు అలాంటి అటువంటి కుండ తగ్గకుండా ప్రతి ఒక్కరూ పోయడం వల్ల నిండుగానే ఉంటుంది ఇలా ఎన్నో ఆచారాలు ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంటిలోనూ వాళ్ళ యొక్క ఆశ నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్లతో అయినంతవరకు వాళ్ళ తోచినంత అయినంతవరకు వాళ్లతో వాళ్ల దగ్గర ఉన్న ఆహార పదార్థాన్ని స్వామికి ప్రసాదంగా గంగమ్మ జాతరలో ఎంతోమంది ఇస్తుంటారు అంతే కాకుండా అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషకరంగా ఉంటారు ఆడ ఉండే ప్రతి ఒక్కరు ఆ యొక్క ఫ్యామిలీ ఆ యొక్క కుటుంబానికి చెందినవారు ఆ గంగమ్మ యొక్క ముఖాన్ని తీసుకువచ్చి అక్కడ పెడతారు అమ్మని ఆ గంగమ్మకి ఫస్ట్ పూజలు చేసేవారు ఆ కుటుంబానికి సంబంధించి అంటే ఒక వారసత్వంగా వచ్చే వాళ్లే ఫస్ట్ మొదటగా వచ్చి హారతినిచ్చి గంగమ్మని ప్రతి ఒక్కరు చూడడానికి అనుమతిస్తారు అలా గంగమ్మ జాతర జరిగేటప్పుడు ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో వర్షం పడుతుంది అలా ఒక ఆచారంగా పిలుస్తుంటారు ప్రస్తుతం కూడా గంగమ్మ జాతర జరిగేటప్పుడు ప్రతి ప్రతి సంవత్సరము చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర రోజే ఖచ్చితంగా వర్షం పడుతుంది